నమస్కారం సార్ ఇక్కడ ఏదైనా ఆటో అందుబాటులో ఉందా చెప్పగలుగుతారా సార్ మేము గాంధీనగర్కి వెళ్ళాలి అని అనుకుంటున్నాను నేను ఆటో లో కానీ టాక్సీ లో కానీ వెళ్ళాలనుకుంటున్నాను లేదా ఇక్కడ ఏదైనా టాక్సీ కూడా అందుబాటులో ఉంటే మీరు ఎలా టాక్సీ ని బుక్ చేసుకోవాలో నాకు తెలియజేస్తారని అనుకుంటున్నాను లేదా మీరే నాకు సహాయం చేయాలనుకుంటే ఆ టాక్సీ ని కూడా మీరే బుక్ చేసే విధానం దగ్గరుండి చేయిస్తారని అనుకుంటున్నాను లేదా ఇక్కడ దగ్గరలో ఏదైనా ఆటో అందుబాటులో ఉంటుందా అని చెప్తారని అనుకుంటున్నాను ఎందుకంటే నేను గాంధీనగర్ చాలా దూరం వెళ్ళాలి కాబట్టి మీరు ఇక్కడ ఏదైనా ఆటో కాని టాక్సీ కాని అందుబాటులో ఉంటుందా అని మీరు చెప్తారని అనుకుంటున్నాను ఎందుకంటే నా దగ్గర ఎలాంటి ద్విచక్ర వాహనములు లేవు సార్ కాబట్టి నేను ఆటో లో కానీ టాక్సీ లోనే గాని నా యొక్క గాంధీ నగరానికి చేరగలుగుతాను కాబట్టి మీరు దయతలచి నాకు ఇక్కడ ఏదైనా ఆటో గాని టాక్సీ కాని అందుబాటులో ఉందా అని చెప్తారని అనుకుంటున్నాను సార్

మీ సమయాన్ని కొద్దిసేపు కేటాయించి నాకు ఈ సహాయం చేయగలరని కోరుకుంటున్నాను సార్ ఎందుకనగా మీరు ఇక్కడ ఉన్న ఆటో కాని టాక్సీ కాని అందుబాటులో ఉందని మీరు నాకు తెలియజేస్తే నేను క్షేమంగా మా ఊరు వెళ్ళి చేరతాను సార్